విజేత సూపర్ మార్కెట్ రామారావుపేట కాకినాడ చెప్పండి మేడం ఏం కావాలి ఈ ఇదే మొదటిసారా అండి లేకపోతే ఇంతకుముందు ఏమైనా పెట్టారండి మీరు ఆర్డరు ఇంటికి పంపించాలా ఒక్క నిమిషం ఉండండి చూస్తాను మీ ఫోన్ నంబరుకి అడ్రెస్సు ఉందో లేదో ఉందండి మీ పేరు నవ్య కదండి పాత అడ్రెస్సే కదండి అడ్రెస్ ఏం మార్లేదు కదా సరే అండి చెప్తారండి సరుకులు నేను రాసుకుంటాను చెప్పండి బియ్యం సోనామసూరి అండి లేకపోతే పిఎల్ అండి ఇంకా అండి

ఉన్నాయండి ఉన్నాయి

ఇంకా బట్టలు సబ్బులు కాని షా సర్ఫ్లు కాని సర్ప్

ఇంకా ఏవైనా ఉన్నాయండి అంటే పెస్టు కాని

ఇవి ఉన్నాయండి మీకు మినపప్పు చెప్పలేదు మినపప్పు కాని సేమ్యాలు

ఇచ్చేమంటారా పలావ్ సరుకు

ఉన్నాయండి ఉన్నాయి ఇస్తానండి జీడిపప్పు కిస్మిస్సు ఎంత ఎంతండి ఒక్కఒక్క వం వంద గ్రాముల చొప్పున ఇవ్వనాండి

థర్టీ అంటే మీకు ఎంతకని వందగ్రాములు ఇవ్వనా అండి లేకపోతే చిన్న చిన్నగా యాభై గ్రాములు ఇవ్వనా సరేనండి ఇంకేమన్నా కావాలండి అంటే ఇంకా ఉన్నాయండి అంటే మీ ఇంకా చెప్పలేనట్టు ఉన్నారు బాత్రూమ్ క్లీన్ చేసుకోడానికి హార్పిక్ పౌడరు లేకపోతే డోమెక్స్ హార్పిక్ క్లీనరు పాలు పెరుగు ఏమన్నా మర్చిపోయారా చూడండి ఇవి నెలవారి సరుకులు అన్నారు కదండి ఏమేం కావాలండి హార్పిక్ ఏమన్నా కావాల ఇంకా ఉన్నాయి కదండి ఇలా యాసిడ్ కాని ఫినాయిల్ కాని కంఫోర్టా సరేనండి టీ పొడి కాని టీ పొడి చెప్పలేదు మీరు టీ పొడి కావాలంటే టీ పొడి ఉంది

సరేనండి అంతేనండి ఈ మీ ఇంటికొక్క గంట గంటున్నారలో డెలివరీ అవుతాయండి బిల్లు డెలివరీ అబ్బాయికి ఇస్తారండి అమౌంట్ లేకపోతే ఫోన్ ఆన్లైన్ పేమెంట్ ఏమన్నా చేస్తారా అండి సరేనండి ఒక గంట గంటన్నరలో వస్తారండి మీ ఇంటికి